హాయ్ డాక్టర్ లోపలికి రావచ్చా కొన్నిరోజులు నుంచి నీరసంగా ఉంటుంది డాక్టర్ అపాయ్మెంట్ తీసుకున్నాను అదే టెస్ట్ రాసిచ్చారు టెస్ట్ చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ వచ్చాయండి ఒకసారి చూసిచెప్పండి ప్రాబ్లెమ్ ఏంటో తీసుకోండి అవునా అండి అవునండి అది కళ్ళు బాగా తిరుగుతున్నాయండి ఈ మధ్య

తింటానండి రె టూ ఇడ్లీస్ తింటానండి డైలీ సరేనండి

సరేనండి

ఆకలి వేయడానికా అండి సరేనండి స సారీ సరేనండి బిపి ఒకసారి చెక్ చేయండి

సరేనండి

ఎంత ఉందండి

సరేనండి సరేనండి సరేనండి నేను తీసుకుంటాను ఉంటానండి